ఈ మధ్యకాలంలో ఈ రోజు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే యాప్లు ఏంటంటే యూట్యూబ్ ఒకటి వాట్సాప్ ఒకటి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఒకటి ఫేస్బుక్ ఒకటి ఇలా చాలా ఉన్నాయండి వీట్లతో పాటు మళ్ళీ ప్లేస్టోర్ ఒకటి గూగుల్ ఒకటి అలాగే మనం ఏదన్నా డబ్బులు ఎవరికన్నా పంపాలనుకుంటే కనక ఫోన్పే అని అమెజాన్ పే అని ఇంకా ఉన్నాయి కదండీ ఆ పే పేటియం అని ఇలా చాలా యాప్లనేవి ప్రస్తుతం అందరూ తరచుగా ఉపయోగిస్తున్నారు ఇంకా ఉపయోగించేవేంటంటే గేమ్స్ ఆడతారండి పిల్లలు కాని లేకపోతే కుర్రోళ్ళు యువకులు ఎవరన్న అట్లే సర్బ్ సబ్వె సబ్వె సర్ఫ్ అని టెంపుల్ రన్ అని ఇంకా డాక్టర్ డ్రైవింగ్ కార్ ది గేమ్ ఇలా వారికి నచ్చిన యాప్లన్ని కూడా ప్లే స్టోర్ అనే ఒక స్టోర్ నుంచి డౌ డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవడం అనేది జరుగుతుంది నేను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులైతే ఖచ్చితంగా గమనించానండి దాంట్లో లాభాలు కన్నా నష్టాలనేవి చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి యువకుల మీద కాని లేకపోతే ప్రజల మీద కాని దాన్ని వాడేవారు ఎవరైతే ఉన్నారో వారి మీద దానిమీద ఎంతో కొంత ప్రభావం అనేది వారి మీద పడుతుంది లాభాలేంటంటే అండి ఇప్పుడు మనం ఒక ఒక యాప్ ని యూజ్ చేసి ఇక్కడ నుండి మనం ఎవరికైన డబ్బులు వేయాలంటే కనుక ఫోన్పే అని ఏదో ఒక గూగుల్ పే అని ఇలా ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి మనం ఇక్కడ్నుంచే వారికి డబ్బులు అనేది అందజేయవచ్చు అంతే బ్యాంకు కి వెళ్లి బ్యాంకు నుంచి మనం ఇక్కడ్నించి ఆ బ్యాంక్ కి వారికి డబ్బులు వేసి రాసి వోచర్ రాసి ఇలాంటి అన్ని లేకుండా మన ఫోన్ లో నుంచే వారికి డబ్బులు అనేది పంపించగలం ఇలాగే మనం ఎదన్న కరెంట్ బిల్లు కట్టాలన్నా కూడా లైన్ లో వెళ్ళకుండా ఫోన్ లో కట్టేసే విధంగా ఇవి చాలా రూపొందిందాయి రూపు రూపుదిద్దుకున్నాయి ఈ మధ్యకాలంలో గ్యాస్ బిల్లు కూడా చాలా మంది ఇప్పుడు ఫోన్ లోనే కట్టడం అనేది జరుగుతుంది అది చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఇంకా ఇలాంటివి చూసుకుంటే కనుక యూట్యూబ్ అనే ఛానెల్ యూట్యూబ్ అనే ఛా యాప్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు అవనివ్వండి లేకపోతే నేర్చుకోవాలన్న పట్టుదల ఉన్న వాళ్ళు చాలామంది కూడా వారు ఎంతో కొంత నేర్చుకున్నారు యూట్యూబ్ లో ఏదైతే వారు వీడియోలు చేసి పెట్టారో వాటిని వారి సంబంధించిన అంశాల వారి వెతుకుని చదువుకోవడం జరుగుతుంది అలాగే యూట్యూబ్ ద్వారా చాలామంది అనేక విధాలుగా వారి సమయాన్ని వృధా చేస్తున్నారు కూడా ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి నష్టాలు విషయానికోచ్చేసి సమయమనేది ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నారో ఆ యాప్ యూజ్ చేయడం వల్ల వారి సమయం అనేది ఎక్కువగా వృధా చేస్తూన్నారు మంచిపనికైతే మనం సమయాన్నికేటాయించిన దానికి ఒక అర్థం ఉంటుంది అదే ఎటువంటి లాభం లేకుండా మనకి మన సమయం అనేది దానికి పెట్టడం అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం యూట్యూబ్ లో ఏదైతే ఎంతయితే మంచి ఉన్నదో అంతే చెడు కూడా ఉన్నది దాంట్లో యువత చాలా అస్లీలా వీడియో లని లేకపోతే అనవసరమైన వీడియోలు ఇలాంటివి చూడ్డము వారికి సంబంధం లేకపోయినా వారికి ఆ యాప్ అనేది వారికి సూచించడం జరుగుతుంది కింద వీడియోలు వారు తెలుసో తెలియకో లేకపోతే ఆతృతతోనో అలాంటి వీడియోలు అన్ని చూసి వారి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది ఇంకా అలాగే ఇటీ ఇటీవల నేను చూసినయి ఏంటంటే పిల్లలు కూడా ఈ గేమ్స్ అని ఫోన్లు పట్టుకునే తిరుగుతున్నారు తప్ప బయటకెళ్ళి కాసేపు ఎండలో ఆడుకోవడం కానీ ఎటువంటి ఆటలు పోటీల్లో పాల్గొనడం కాని ఇలాంటివన్నీ చాలా తక్కువ చూస్తున్నాను చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఆడుతున్నారు పిల్లలందరూ కూడా వారి వారి ఇంట్లో ఉండి వారికోకో ఫోన్ అనేది చిన్నప్పట్నించే అలవాటు చేసేస్తున్నారు ప్రతి ఇంట్లోనూ కాబట్టి వారికి ఆ ఫోన్ లో కూడా ఆడుకోవడం అనేది అలవాటైపోయింది బయటికి రాకుండా దీంతోపాటు వారి కంటి చూపు కూడా మందగించడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళ అదే ఫోన్ వాడ్డం వాడుతూ ఉండటం వల్ల దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది వారు వాళ్ళి కళ్ళకి చూపడుతుంది వాళ్ళు త్వరగా చూపు మందగించి వారికి మళ్ళీ కళ్ళజోళ్ళనేవి వేయించుకోవాల్సి వస్తుంది ఇలా చదువుపరంగా అయితే కొన్ని యాప్లు లేకపోతే మన పేమెంట్ లని డబ్బులు పరంగా ఎవరికైనా పంపాలంటే యాప్ లనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అదేవిధంగా అక్కడ నష్టాలు కూడా ఉన్నాయి వీటిని ఎలా ఎదుర్కోవాలి అనుకుంటే మనం మనకి వారికి ఏదైతే అవసరం ఉన్నాయో ఆ యాప్లు మాత్రమే మనం వారికి అందేలా చేసి మిగతా యాప్లు పాస్ వర్డ్ అనేది పెట్టేసి వారికి అందకుండా చేయాలి అలా చేస్తే కనుక వారు ఏదైతే చూడాలనుకుంటున్నారో ఈ బైజుస్ అనే యాప్ ఒకటి ఉంటుంది పిల్లలకే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాంటి యాప్ లోకి మాత్రమే మనం అనుమతించి వారు అందులోనే వారికి కావాల్సిన చదువు అనేది చదువుకునే తర్వాత బయటికెళ్ళి ఒక గంట ఆడుకుని మళ్ళీ ఇంటికి వచ్చి చదువు మీద లేకపోతే బయట విషయాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని పెంచగలిగితే ఎటువంటి నష్టాలు లేకుండా మన పిల్లలనేవాల్ని సవ్యంగా దారిలో పెట్టగలం